నాకు తెలిసి తెలుగు భాష దాని చరిత్ర మొత్తంలో అనేక వేరే భాషలు సంస్కృతుల చేత ప్రభావితమైంది ఈ ప్రభావాలు తెలుగు భాష యొక్క ధ్వని వ్యవస్థ వ్యాకరణం పదజాలం మరియు సాహిత్యంపై స్పష్టంగా కనిపిస్తాయి తెలుగు భాషకు అత్యంత ప్రభావంతమైన భాషలలో ఒకటి సంస్కృతం సంస్కృతం నుండి తెలుగులో అనేక పదాలు వ్యాకరణ హిమములు మరియు సాహిత్య శైలీలు ప్రవేశించాయి తెలుగులో అనేక పదాలు సంస్కృతం నుండి నేరుగా తీసుకోబడ్డాయి ఉదాహరణకు రాజు రాణి ధర్మం మరియు కవిత్వం సంస్కృతం నుండి తీసుకోబడిన అనేక వ్యాకరణ నియమములు తెలుగు భాష యొక్క నిర్మాణాన్ని మార్చాయి ఉదాహరణకు వ్యాకరణం మరియు విశ్లేషణ సంస్కృత సాహిత్యం తెలుగు సాహిత్యంపై ముఖ్యమైన ప్రభావాన్ని చూపింది ఉదాహరణకు మహాభారతం మరియు రామాయణం యొక్క తెలుగు అనువాదాలు తెలుగు భాషపై ప్రభావం చూపిన ఇతర భాషలలో హిందీ పర్షియన్ అరబిక్ మరియు ఆంగ్లం ఉన్నాయి